వ్యవసాయంలో వాడే కొత్త ఆవిష్కరణ పద్ధతులు ఏమిటంటే మొక్కలను పెంచడము జంతువులను పెంచడము ఆకులను అట్ల మొక్కలు అంటే ఎందుకంటే మొక్కలను పెంచడం ద్వారా మనకు ఆకు లాంటివి లభిస్తాయి కాబట్టి ఆకులను మళ్ళీ జంతువులను పెంచడము ఎట్ల అంటే జంతువులతోని ఎరువు తయారుచేయొచ్చు ఇవి రెండూ కలిపి గ్రైండ్ చేస్తే ఇంకెక్కువ మొత్తంలో ఎరువు అయితది దీని ద్వారా చెట్లకు కూడా వేస్తే కొత్త కొత్తగా ఎరువులను తయారు చేసిన వాళ్ళము అయితము మనము అవి కొత్త ఎరువులు కాబట్టి ఇంకా కొంచెం కొంత బెటర్గా మంచిగుంటాయి చెట్లు కూడా ఆ పద్ధతులు ఎట్లుంటాయంటే ఇప్పుడు జంతువులను పెంచినప్పుడు ఆవు యొక్క పేడ అట్లాంటివి గొర్రెలను పెంచినప్పుడు అయొకటి ఇవి కొత్తగా ఉంటాయి వ్యవసాయంలో ఇవి కొత్తగా ఎట్లా అంటే చెట్లను పెంచుతున్నాం ఇప్పుడు మన కోసమే కాకుంట ఇవతలి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు మొక్కలను పెంచుతాం మొక్కలకు అంటే కూరగాయల మొక్కలు అలా కావచ్చు అలాంటివి కూరగాయల మొక్కలంటే మనకోసమే ఏం పెంచం వేరే వాళ్ళ కోసం కూడా అంటే బయటకి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతాం కదా దాని కోసం కూడా పెంచుతాం మనము అట్లా కొత్త కొత్తగా ఆవిష్కరణ అంటే మన కోసం మన దాంట్లో కాదు కొత్తగా అంటే వేరే వాళ్ళకు కూడా అందించడం చేస్తున్నాం కాబట్టి కొత్త ఆవిష్కరణ పద్ధతులు లాగా ఉంటాయి కొత్త ఆవిష్కరణ ఇప్పుడు మనకు చెట్ల ఇపుడు చెట్లుంటాయి మొక్కలను పెడతాం వాటికి నీళ్ళు రావు నీళ్ళు రాకుంటే ఎక్కడెక్కడ నుంచో నీళ్ళు పైప్లు వేసి మరీ కడతాం అదే మనం బోరేసుకున్నామనుకో డ్రిప్పు సహాయం అంటే ఒక పైప్ లైన్ తీసుకొని దానికి ఒక్కొక్క లైన్తో డ్రిప్పు పొడుగు అంటే ఒక హండ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ అట్లా డ్రిప్పు పొడవుంటే అది హోల్స్ ఉంటాయి డ్రిప్పుకి హోల్స్ పెట్టాలి ఆ హొల్స్ దగ్గర ఒక్కొక్క మొక్క పెడితే ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్క డ్రాపు అంటే ఒక్కొక్క డ్రాపు పడుతుంటుంది ఒక్కొక్క డ్రాపు పడుతుంటే ఆ ఒక్కొక్క డ్రాపు తోనే రో చెట్లు మంచిగా పెరుగుతాయి ఇవి ఇంక ఎట్లా అంటే మనమూ పెద్దగా పెద్ద ఎక్కడెక్కడ నుంచో తెచ్చే బదులు మనకాడనే కొంచము ఒక చిన్న ప్లేస్లో కొన్ని విత్తనాలు జల్లి ఆ విత్తనాలు కొంచెం మొలకెత్తగానే అవి తీసి డ్రిప్పు అంటే ఒక్కొక్క హోల్స్ దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటా పోతే అవి మనం ఏం మందులేయకున్నా ఎనీటైమ్ ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఇంక మంచిగా పెరుగుతాయి ఇదొక పద్ధతి ఇంకొకటి ఎట్లా అంటే కొంచెం ఎరువులు బయట్నుంచి కొనక్క రావాలన్నా అవీ ఇప్పుడు వ్యవసాయానికంటే ఖచ్చితంగా ఎరువులు కావాలి మందులు కావాలి అట్లాంటి కొత్త కొత్త పద్ధతి కాబట్టి అట్లా బయటనుంచి తెచ్చే బదులు కంటే మనమే కొత్తగా ఆవిష్కరింప చేయాలంటే ఇప్పుడూ కొంచెం ఆవు పేడ అలాంటివి మన దగ్గర నుంచి జంతువులను పెంచుతాం కాబట్టి ఆవు పేడ అలాంటివి ఉంటాయి కాబట్టి అవి కొత్తగా అంటే మనమే తయారు చేస్తున్నావు ఒక దాంట్లో వేసి ఉంచి ఎక్కువ మరిగి మురిగి మురిగి మురిగి అది ఒకా ఎరువులాగా తయారయితది ఆ ఎరువులోనే ఒక మట్టిలో కలిపి ఒక దగ్గర చిన్న ప్లేస్ లాగా దున్ని అక్కడ మనకు నచ్చిన మిరప పండ్లు కావచ్చు మిరప తోట కావచ్చు వంకాయ తోట కావచ్చు ప్రతి ఒక్క మొక్కలు పెడితే ఆ ఒక్క మొక్కలు బయట మందులతో కాకుండా మనమే కొత్తగా తయారు చేసిన ఎరువు కాబట్టి ఇంక మంచిగా స్వచ్ఛంగా మంచిగొస్తాయి ఆ చెట్లు ఒక్కటి కూడా పురుగు పట్టవు ఖరాబు కావు అవి యొక్క మూలాలు ఏంటంటే మనకు వినియోగంగా మంచిగుంటాయి వేరే రకంగానేం కాదు మనకు అనుకూలంగా బయట నుంచి తెచ్చినవి అంటే అవి పని చేసేయి పని చేయవు మనమే కొత్త కొత్త ఆవిష్కరణలతోని కొత్తగా ఆలోచించి కొత్త కొత్తగ చేస్తాం కాబట్టి దాని కోసం మనమే సృష్టించుతాం కాబట్టి వీటి యొక్క మూలాలు కొత్తగుంటాయి ఆ మూలాలు ఏమిటంటే దానికి కొత్త మొక్కలు వచ్చినప్పుడు ఎట్లుంటాయంటే ఇప్పుడు మనం మనమే తయారు చేసిన ఎరువులలోని ఎలాంటి కలుషాలు ఎలాంటి కలుషికాలు ఏవీ ఉండవు మనమే తయారు చేస్తాం కాబట్టి నీట్గా ఉండేవి వేరేటి ఏ హైబ్రేట్ లాంటి అలాంటి కలవవు అందుకు మంచిగుంటాయి మొక్కలు కూడా జంతువులలో ఎట్ల అంటే దీనిని నేనిట్ల కొత్తగా ఆవిష్కరణ చేసేదాన్ని వ్యవసాయం అని కూడా అంటారు కొంతమంది కృషిగా అంటే ఇష్టంతో కూడా చేశారు కొత్త బయటి నించి వాడితే చెట్లు ఖరాబవుతయి బయట నుంచి తెస్తే మంచిగా రాదు పంట దిగుబడి మంచిగా రాదు అని మనమే తయారు చేసి మనమే వాడాలని ఖర్చు తక్కువతో ఉండాలి ఎక్కువ లాభం రావాలంటే ఇట్ల కొత్త కొత్త ఆవిష్కరణలో ఆలోచించి మరి చేస్తారు ఇంకో పల్లెటూర్లలో ఎక్కువ బర్రెలుంటాయి గొర్రెలు మేకలు ఉంటాయి కాబట్టి వాటితో సా మంచిగ ఎరువు తయారు చేసి వాళ్ళే కొత్త కొత్తగా బయట నుంచి కాకుండా వాళ్ళ ఆవిష్కరణ చేసి ఆ పద్ధతుల ద్వారా ఒక్కొక్క మొక్క దగ్గర కొంచెం కొంచెం వేస్తూ ఆ మొక్కలను వాళ్ళే పెంచుతా ఉంటారు అవి మంచిగ పెరిగి ఎక్కువ లాభం వస్తాయి అంటే తక్కువ ఖర్చు అయితుంటుంది తక్కువ ఖర్చు అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతాం కదా అట్ల పెట్టని వాళ్ళు కూడా ఇట్ల స్వచ్ఛందంగా మనమే ఖర్చు చేస్తూ మనమే ఎరువులు తయారు చేస్తూ అట్ల పెట్టచ్చు వ్యవసాయంలో వాడే కొత్త ఆవిష్కరణలు ఏంటి అంటే ఇట్లా కొంత డ్రిప్పు పైపులేయడము మనమే పేడ తెచ్చి వేయడము మనమే అలాల్ తీయడము ఒకవేళ ఒక్క ఇట్లుంది ఇంకో మొక్క రావాలంటే ఆ మొక్క రెండిళ్ళను కలిపితే ఎట్లొస్తుంది ఇంకో మొక్క అనేది ఇవన్నీ మనమే ఆలోచించి మనమే చేస్తామ అందుకే ఈ మూలాలన్నీ మన తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెయ్యాలి అట్లా అట్లా అని ఒకళనుంచి ఒకళ్ళు ఒకళనుంచి ఒకళ్ళు ఒకళనుంచి ఒకళ్ళు ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి కొత్త కొత్తగా వస్తాయి కొత్త కొత్తగా ఏమొస్తాయంటే ఒక్కామే ఒక చెట్టు పెట్టింది ఆ చెట్టుకి వైట్ పూలు పూస్తయి ఇంకో చెట్టు పెడితే దానికి పింక్ పూలు వస్తాయి అట్ల రెండు కలిపితే ఎట్ల పూస్తాయి అని ఆలోచించి రెండు మొక్కలు ఒక్కదగ్గర పెట్టినప్పుడు అది ఇంకో కలర్లో వస్తది అట్ల కొత్తగా ఆలోచించి కొత్తగా ఆవిష్కరించి అవి ఇంకోలా చెప్తే వాళ్ళు ఇంకో రకంగా ప్రయత్నించడం అట్ల చేస్తారు అట్ల ఊర్లలో మాత్రం ఇంక బాగా వేశారు ఊర్లలో ఎట్లంటే ఆమె అంత ఏయంగా లేంది నేనింత చేయలేనా ఆమె చేసేది చేస్తుంది నేను చేయలేనా అనుకుంటా ఇంక కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు వ్యవసాయంలో ఎక్కువ శాతం అంటే ఎరువుల గురించే వేస్తారు వ్యవసాయంలో ఎరువులు ఎట్లా అంటే బయట నించి తెస్తే ఆగమవుతాయని ఆలోచించి ఇట్ల చేస్తారు కొంతమంది బయట నించి తెచ్చి చెట్లను కూడా ఆగం చేసేస్తారు అయినా కూడా ఏం రాదు మన స్వతహాగా మనమే చేసినమనుకో మంచి పంటొస్తుంది మంచి దిగుబడి వస్తదనీ కొత్త ఆవిష్కరణ పద్ధతులు వాడుతారు అవి సమాచారంలో మూలకాలు మరి గొప్పగా ఉండాలంటే ఇట్ల వేసి ఇంత మంచిగొచ్చింది దిగుబడి అంటే డ్రిప్పు ఉంది ఇప్పుడు డ్రిప్పు మనం నీళ్ళు ఎండలో కష్టపడి కష్టపడి కట్టినా గానీ డ్రిప్పు పెట్టేసి దాంట్లో వాటర్ వదిలినామనుకో ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉంటుంది మనము ఊరికనే ఎండలో నిలబడి కట్టాల్సిన అవసరమే ఉండదు అసలు ఎరువులంటావా ఒక సంవత్సరానికి ఒక్కసారి వేసినా కూడా మంచిది ఎందుకంటే మనమే తయారు చేసి మనమే మన బర్లా పేడతోనే చేసినం కాబట్టి మంచిగుంటది మనం తిన అంటే కూరగాయల మొక్కలకేసినామనుకో కూరగాయ మొక్కలను మనం తింటం అంటే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దానికి కూడా ఎక్కువ లాభం ఉంటది బయటి వాళ్ళకిస్తే మంచిగున్నాయి వీళ్ళవి అని కూడా మంచి చాలా మంది అనుకుంటారు అట్ల వీళ్ళు కొత్త కొత్త మూలకాలు కనిపెడుతుంటారు వ్యవసాయంలో వాడే కొత్త ఆవిష్కారాల్లో చాలా మంచిది కొత్త కొత్తగనే కూడా వాడాలి